ఇటీవల నేను నా ఈ పీ ఎఫ్ ఖాతాలన్నింటినీ చేసి ఒక కొత్త అకౌంట్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను దీనికి సంబంధించి నేనూ ముందుగా నేను పని చేసిన పరిశ్రమకు సంబందించిన నా అకౌంట్ పీ ఈ పీ ఎఫ్ ట్రాన్స్ఫరు చేయడానికి నేను ఆన్లైన్ విధానాన్ని ఎంచుకుంటాను ఎందుకంటే ఇది మనకు సేఫ్ జోన్ కాబట్టి దీనికోసం నేను ఈ పీ ఎఫ్ మెంబర్స్ పోర్టల్లో యూ ఎన్ కే పాస్వర్డ్లో లాగిన్ అవుతాను అందులోకి వెళ్ళాక ఆన్లైన్ సర్వీసెస్లోకి వన్ మెంబరు వన్ ఈ పీ ఎఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని దానికి నేను ట్రాన్స్ఫర్ కోసము క్లిక్ జే సెలెక్ట్ చేసుకుంటాను దాంట్లో మన డీటెయిల్స్ని ఈ పీ ఎఫ్ ఫార్మ్ పదమూడులో నింపుకొని మన ట్రాన్స్ఫర్ మోడుని చూజ్ చేసుకోవాలి దీనికి మనము ఆధార్ లింక్ను యాడ్ చేసి బా ఆధార్ లింక్ను యాడ్ చేసినట్టయితే మనకొక ఓ టీ పీ వస్తుంది ఆ ఓ టీ పీ ఆధారంగా మన పాత ఈ పీ ఎఫ్ ట్రాన్స్ఫర్ మోడ్ మొత్తము కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది